నేను ఇప్పుడు రెస్టార్ రెస్టారెంట్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను రెస్టారెంట్ యొక్క నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను కానీ రెస్టారెంట్కు సంబంధించిన వాళ్ళు వాటిని అనుస వాటిని పాటిస్తారా లేదా నాకు అనుమానంగా ఉంది వాటిని యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా వాళ్లకు ఎలాగైనా తెలియజేయాలి అనేది నా యొక్క ఉద్దేశం అండ్ రెస్టారెంట్ గురించి కొన్ని వివరాలను నేను చెప్తాను రెస్టారెంట్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి రెస్టారెంట్ అనేది రకరకాల ఆహార పదార్థాలు కలిగిన అనే అనేది ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ వల్ల రకరకాల వంటలు రుచికరమైన పదార్ రుచికరమైన వంటలు ఉంటాయి అక్కడ కలుసుకోవడానికి ఒక ప్ల అందరు ప్రజలందరు కలుసుకోవడానికి ఒక వేదికగా మనకు క పనిచేస్తుంది హో రెస్టారెంట్ మెయింటైన్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగం కలిగించే అదు సదుపాయాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో రెస్టారెంట్కి వెళ్ళడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినరోజు వివాహాలు ఇతర ఏవైనా వేడుకలు ఉండినచో భోజనం చేసేందుకు ప్రజలందరు రెం కుటుంబాలు కలిసి సంతోషముగా స సందర్భాలు అని జరుపుకుంటారు రెస్టారెంట్ వర్క్ చేయడం వల్ల మనకు చాలామంది రెస్టారెంట్ వర్క్ చేయడం చాలా ఇష్టంగా భావిస్తారు రెస్టారెంట్లో జీవనోపాధి అనేది కూడా ఉంటుంది రెస్టారెంట్ రెస్టారెంట్ గురించి చెప్పాలి అంటే సామాజికంగా కలవడం ఒక ప్రత్యేకమైన వేదికగా మనకు అనిపిస్తుంది రెస్టారెంట్ ఆరోగ్య సమస్యలు కలవిడిగా ఉండడం వల్ల అందరు కలవడం వల్ల కొన్నిసార్లు ప్రశాంతతను కూడా కలగజేస్తుంది రెస్టారెంట్ వల్ల ఉపయోగాలు కాదు అలాగే నష్టాలు కూడా ఉన్నాయి రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల అధికంగా ఖర్చు ఉంటుంది బడ్జెట్ పై ప్రభావం చూపుతుంది సమయం సమయానుసారం రెస్టారెంట్లో భోజనం దొరకవచ్చు దొరకకపోవచ్చు కొన్నిసార్లు వృధా అయిపోయిన భోజనం అని కూడా మనకు ఇస్తు ఉంటారు దాని ద్వారా మనకు ఆరోగ్యం అనేది క్షీణిస్తు ఉంటుంది ఎప్పుడు మనము ఆహారం అనేది హెల్త్కి మంచిదే మంచిదే తీసుకోనాలి హెల్త్కి మంచిది కానిది తీసుకోకూడదు హెల్త్కి కొన్నిసార్లు హెల్త్కి మంచి జరగవచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే అది ఎలాంటి ఐటమ్స్తో చేస్తారో తెలియదు అదే మన ఇంట్లో ఉన్న భోజనంలాగ పరిశుభ్రంగా క్లీన్గా నీట్గా ఉండకపోవచ్చు అది ఎప్పుడు చేసి ఉంటారేమో మనకు తెలియదు సో కొన్నిసార్లు రోడ్డు మీద పెట్టే రెస్టారెంట్లో కాలుష్యం కాలుష్యం జరిగే చాలా రకా కాలుష్యం జరిగే అది తెలియక మనం తీసుకోవడం వల్ల రకరకాల రోగాలు మనకు వస్తు ఉంటాయి సో రెస్టారెంట్ ఎక్కువ శాతం వెళ్ళకూడదు ఎప్పుడో స్పెషల్ అకేషన్స్కి మనం వెళితే మనకు చాలా మంచిది అండ్ ఎక్కువగా రెస్టారెంట్లు తినకూడదు దాని ద్వారా మన ఖర్చులు కూడా పెరుగుతు ఉంటాయి రెస్టారెంట్ నడిపేటప్పుడు మంచి క్వాలిటీ గల ఫుడ్కి మనం సప్లై చేయాలి మంచి క్వాలిటీ గల ఐటమ్స్ మనము తీసుకోవాలి ఈ రెస్టారెంట్కి సంబంధించి యాప్లో లేదా వెబ్సైట్లో మనం సూచనలను నమోదు చేసి పంపితే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్లియర్గా ఉంటుంది అందరు రెస్టారెంట్ నడపడం వల్ల ఉపయోగాలు చూసుకుంటు వెళ్ళాలి నష్టాలను తగ్గించుకుంటు వెళ్ళాలి అనేది నా యొక్క భావం థ్యాంక్ థ్యాంక్ థ్యాంక్ యూ